నాకు నాన్ వెజ్ ఆహారం అనేది చాలా ఇష్టం నేను ఎక్కువగా బయటకు వెళ్ళినప్పుడు నాన్ వెజ్ ఆహారం అనేది ఎక్కువగా తింటాను ప్రత్యేకంగా కొన్ని నేను నాన్ వెజ్ తినడానికి బిర్యానీ చికెన్ బిర్యానీ అయినా మటన్ బిర్యానీ అయినా ఎటువంటి చికెన్ ఫ్రైడ్ రైస్ అయినా నూడుల్స్ అయినా మంచూరియ అయినా ఇలా రకరకాల షవర్మా అయినా ఇట్లాంటి నాన్ వెజ్ ఐటమ్స్ తినడానికి నేను కొన్ని ప్రత్యేక ప్రాంతాలనే నేను పెట్టుకున్నాను ఈ కొన్నిపెద్ద పెద్ద రెస్టారెంట్స్లో కొన్ని మంచిగా రోడ్ పైన నీట్నేస్ మంచి టైడినెస్తో ఉండే ప్రాంతాలను నేను ఎంపిక చేసుకున్నాను అనమాట నాకు ఈ నాన్ వెజ్ చేసే కొన్ని రెస్టారెంట్స్లో పిస్తా హౌజ్ గానీ గ్రీన్ ల్యాండ్ హోటల్స్ గానీ ఇంకా ఆవాస గానీ ఇట్లాంటి కొన్ని హోటల్స్ అనేటివి నాకు చాలా బాగా ఇష్టం నేను ఎక్కువగా నాన్ వెజ్ తినాలి అనుకున్నపుడు ఇటువంటి ప్రాంతాలకు అయితే నేను పక్కా వెళ్తాను ఎందుకంటే ఎంత దూరమైనా వెళ్ళి ఇక్కడ తినేసి వస్తాను ఎందుకంటే ఇక్కడ మెయింటైన్ చేసే క్వాలిటీ అయినా నీట్నెస్ అయినా నాకు చాలా బాగా ఇష్టం ఇంకా వెజిటేరియన్కి వెజిటేరియన్ వెజ్ ఎప్పుడైనా వెజ్ తినాలి అనిపించింది వెజిటేరియన్స్లో నాకు ఎక్కువగా వచ్చేసి సాంబార్ రైస్ ఇలా థాలీ అనేది బాగా ఇష్టం ఇట్లా బాగా ఇటువంటి కొన్ని బ్రహ్మన్స్ రెస్టారెంట్స్ ఉంటాయి బ్రహ్మాన్స్ హోటల్స్ అనేటివి ఉంటాయి ధాబాలు ఇటువంటి దాంట్లో నేను ఎక్కువగా వెజ్ అండ్ నాన్ వెజ్ నేను బాగా ప్రిఫర్ చేస్తాను ధాబాలో నేను బాగా తినేది బటర్ నాన్ అండ్ చికెన్ కర్రీ చికెన్ కడాయ్ చికెన్ గానీ పుదీనా చికెన్ చిల్లీ చికెన్ ఇటువంటి ఐటమ్స్ నేను బాగా ఈ రెస్టారెంట్స్లో నేను ధాబాలో తింటాను అండ్ నాకు ఎక్కువగా చాలా మోమోస్ కూడా చాలా ఇష్టం నేను ఈ మోమోస్లో చికెన్ ఫ్రైడ్ స్టీమ్డ్ మోమోస్ అయితే నాకు ఇంకా చాలా ఇష్టం నేను ఈ మోమోస్కి ప్రత్యేకంగా కొన్ని అమీర్పేట్లో గానీ కొన్ని మోమోస్ జోన్ సెంటర్లో గానీ ఇటువంటి ఏరియాస్లో నేను ఈ ఇక్కడ మాత్రమే మోమోస్ తినడానికి బాగా ఇష్టపడతాను ఇంకా పిజ్జాస్ అయినా ఎటువంటి నాన్ వెజ్ ఐటమ్స్ని నేను ఎక్కువగా ఇష్టపడతాను వాళ్ళు చేసే ఆ పద్ధతి గానీ ఆ టేస్ట్ గానీ ఆ ఫ్లేవర్ మిగతా ఎక్కడ చేసినా నేటికీ కొన్ని ప్రాంతాల్లో రావు ఈ బిర్యానీ అనేది ఎక్కువగా నాకు బాగా ఇష్టం అనిపించేది బావర్చి అండ్ మెహఫిల్ బిర్యానీ ఏ నాకు చాలా బాగా ఇష్టం అండ్ పిస్తా హౌజ్ వాళ్ళది ఈ ఈ మూడు ప్రాంతాల్లో నాకు ఎక్కడైనా సరే ఈ బిర్యానీ అనేది ఎంత బాగా చేస్తారు అంటే ఆ ఫ్లేవర్నెస్ అయిన ఆ నీట్గా ఎంత మంచిగా టేస్ట్ అయినా ఎంత బాగుంటుందో అంతా నీట్నెస్గా ఉంటుంది ఇంకా ఈ ఫ్రైడ్ రైస్ ఫ్రైడ్ రైస్ అండ్ నూడుల్స్ ఇటువంటి చికెన్ మంచూరియా అయినా చికెన్ చిల్లీ చికెన్ అయినా ఇకా ఇటువంటి కా పన్నీర్ పన్నీర్ సిక్స్టీ ఫైవ్ అయినా ఇటువంటి మంచి మంచి ఫ్లేవర్స్ అనేటివి కొన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో ఉంటాయి మా ఇంటి దగ్గర ఒక మంచి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అనేది ఉంది అక్కడైతే ఈ ఈ ఫుడ్ ఈ ఫాస్ట్ ఫుడ్ ఫుడ్ అనేది ఎంత నీట్గా ఉంటుందో అంత మంచిగా చేస్తారు ఆ రుచి అయినా అదంతా ఒక బాగుంటుంది చాలా తక్కువ ప్రైస్లో చాలా మంచి క్వాంటిటీ అనేది కూడా మెయింటైన్ చేస్తారు అండ్ నా ఫ్రెండ్స్ తోటి నేను ఎంతో ఎన్నో రెస్టారెంట్లకు తిరిగినాను తిరిగాను ఆ రెస్టారెంట్లలో నేను ఎక్కువగా తిన్నది నాన్ వెజ్ ఐటమ్స్ ఏ రోబో కిచెన్ ఒకటి బార్బిక్యూ ఒకటి ఆ డైలాగ్ ఇన్ ద డార్క్ ఇంకా ఓ ఓరీస్ ఇంకా ఎన్నో రెస్టారెంట్లు నేను వెళ్ళిన ఈ అన్ని రెస్టారెంట్లో నాకు ఎక్కువగా నేను బాగా తిన్నది బిర్యానీ అండ్ బటర్ నాన్ అండ్ పన్నీర్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఈ నాకు ఈ మూడు ఐటమ్స్ ఏ నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఈ హైదరాబాద్లో నేను బాగా తినే ఐటమ్స్ ఇక్కడ ఇవి మాత్రం ఎక్కడా అసలకి చేంజ్ అసలు ఏ రెస్టారెంట్లో కొన్ని ప్రాంతాలు ఈ ఈ ఐటమ్స్కి బాగా ప్రత్యేకంగా ఈ ఉంటాయి బిర్యానీకి అయితే చాలా ఎన్నో ప్రాంత ఎన్నో పెద్ద పెద్ద హోటల్స్ కూడా ప్రత్యేకంగా బిర్యానికే ఇక్కడ హైదరాబాదులో ఉన్నాయి బిర్యానీకి బిర్యానీ హైదరాబాద్ బిర్యానీ అనేది చాలా ప్రాముఖ్యంగా వహిస్తారు ఈ బిర్యానీ అనేది ఎంత బాగా ఉంటుందో అంతా చాలా ఇష్టపడి కూడా తింటారు కొంతమందికి బిర్యాని బయటకన్నా ఇంట్లో బాగా ఇష్టం ఉంటుంది కొంతమందికి బయట బాగా ఉంటుంది బయట బాగా ఇష్టపడతారు బిర్యానీ అండ్ బటర్ నాన్ ఇంకా వెజ్లో సాంబార్ రైస్ అయినా థాలీ అయినా ఇంకా బిస్మిల్ల బాత్ అయినా ఇట్ల కొన్ని ఐటమ్స్ అనేటీవి కొన్నిస్పెసిఫిక్ ఏరియాస్లోనే బాగా ఉంటాయి అండ్ నేను రాత్రి పూట బయట బాగా ఇష్టపడేది దోశ ఇంకా కొన్ని ఆ స్టేడియం దగ్గర ఉండే దోశ దోశ పాయింట్స్లో గానీ నాని దోసాస్ గానీ లేపోతే మన రామ్కి బండి గానీ ఇట్ల కొన్ని ఏరియాస్లో దోసాస్ అనేటివి నైట్ చాలా ఫేమస్ ఇక్కడ ఎంత బాగా చేస్తారో దోశ ఇంకా ఇక్కడ హైదరాబాద్ లో అంత చెయ్యరు ఇంకా నైట్ నైట్ మిడ్ నైట్ ఫుడ్ అనేది చార్మినార్ చార్మినార్ దగ్గర నైట్ ఎంత మంచి ఫుడ్ ఎంత మంచి ఆహారం ఉంటుందంటే నీట్నెస్గా మంచి టీ ప్లస్ మంచి బిర్యానీ మిడ్ నైట్ బిర్యానీ ప్లస్ మంచి మంచీస్ వేడివేడి సమోసాస్ అయిన వేడి వేడి మిర్చి బజ్జీలు అయినా ఇటువంటి ఆహారం అనేది ఎంత బాగుంటుందో అంతా రుచికరంగా అంత తక్కువ ఖరీదులోనే ఉంటుంది చాలా మంది నైట్ నైట్ వెళ్ళి నైట్ తినడానికి ఇష్టపడతారు ఆ నైట్ వ్యూ అయినా నైట్ కలర్ అయినా నైట్ ఎంత మంది వస్తారు తినడానికి చాలా చాలా చాలా బాగుంటుంది ఈ వీకెండ్స్లో ఈ వీకెండ్స్లో అయితే ఇంకా చాలామంది వచ్చి తినడానికి ఇష్టపడతారు నాకైతే బయట కొన్ని బిర్యానీ తినడానికి బయట కొన్ని ప్రాంతాలకైతే అయితే నేను వెళ్తాను నాకు ఇష్టమైన ప్లేసెస్కి